హలో అనూష ఫ్రీ ఉన్నావా అది నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాం సో మీకు ఏమన్న తెలిసినవి ఉన్నాయా అని కాల్ చేసిన ఇండిపెండెంట్ అనుకుంటున్నాను అయితే ఇండిపెండెంట్లో నాకు మరి పెద్దగా కూడా వద్దు ఒక హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ చాలు కొంచం సిటీకి దగ్గర ఉన్నట్టు మరి హై వద్దు మన బడ్జెట్లో ఉంటే చాలు నాకు అమీర్పేట్ అయిన కొంచెం సిటీ సెంటర్లో ఉండేటట్టుగా ఏదైన ఒక ఫిఫ్టీ ల్యాక్స్ నుండి ఎయిటీ ల్యాక్స్ వరకు

ఓకే ఓకే అయితే నేను ఫస్ట్ రిఫరెన్సెస్ చూస్తాను ఇంకొకటి నాకు పార్కింగ్ కూడా కావాలి సో పార్కింగ్ కూడా జనరల్గా అటాచ్ కూడా ఉండాలి ఇంకా నాకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వద్దు ప్లస్ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ వన్ ఉన్న ఓకే గ్రౌండ్ ప్లేస్ టూ ఉన్న ఓకే ఇంకా మినిమం డబల్ బెడ్రూమ్ ఉండాలి రెండు ఫ్లోర్లలో ఫిఫ్టీ నుంచి ఎయిటీ వరకు ఏమైన ఉంటే కావాలి కొంచం ఇంకొక ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ అయిన పర్వాలేదు కానీ కొంచం మంచి ఏరియాలో అట్లా దొరికితే మంచిగా ఓకే ఇంకొన్ని రిఫరెన్సెస్ ఏమన్న కలిసి కూడా వెళ్దాం మనం ఓకే బాయ్